ఎస్ ఆబ్వియస్లీ బాలీవుడ్ టాలీవుడ్ వల్ల భారత దేశంలో ఫ్యాషన్ అనేది డెఫ్నెట్గా ఎఫెక్ట్ అయిందని చెప్తాము ఎందుకంటే ఒక హీరో హీరోయిన్ని ఎలా అయితే రెడీ అవుతారో ఆబ్వియస్లీ వాళ్ళ ఫ్యాన్స్ను కానీ వాళ్ళని చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు కానీ వాళ్ళలాగా ఉండాలని అనుకుంటారు అండ్ ఎస్స్పెషలీ ఎస్ డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ ద్వారా వస్తుంది ఎస్స్పెషలీ హీరోస్ వల్ల బాగా ఎఫెక్ట్ అవుతారు వాళ్ళు వేసే షర్ట్ కానీ ట్రౌజర్స్ కానీ బ్లేజర్స్ కానీ అలాంటివి ఇన్ఫాక్ట్ మార్కెట్లో కూడా వస్తాయి అండ్ నేను మాత్రం వాళ్ళలాగా డ్రస్ చేసుకోవాలి అని అనుకోలేదు అండ్ వాళ్ళలాగా డ్రస్ తయారుచేయాలని కూడా అనుకోలేదు